నాకు తెలిసినంతవరకు మా ప్రాంతంలో ఇప్పటివరకు రెండు రాజకీయ పార్టీలు ప్రాంతాన్ని పాలించాయని తెలుసు మొదటగా తెలుగుదేశం పార్టీ పాలించగా తర్వాత ఎన్నికలు మళ్ళీ మారినప్పటికీ ప్రస్తుతం ఇప్పుడు వైఎస్ఆర్సిపి అంటే వైఎస్ఆర్సిపి కాంగ్రెస్ పార్టీ ఉంది కదండీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అది ఇప్పుడు ప్రస్తుతం పాలిస్తుంది మా ప్రాంతాన్ని ఎలా రూపుదిద్దుకుంది అంటే మన వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు రెండు వేల ఇరవై రెండు వేల ఆరులోనో ఎప్పుడో ఆయన ఫ్లైట్ ప్రమాదంలో చిక్కుకున్నప్పుడు ఆయన కాంగ్రెస్ పార్టీ అప్పుడు కాంగ్రెస్ పార్టీగా సీఎంగా ప పదవిని కొనసాగిస్తూ ఆయన కొంచెం ఏరోప్లేన్ అదే ఫ్లైట్ ప్రమాదంలో చనిపోయారు ఆయన చనిపోయిన అనంతరం ఈయన ఆయన కొడుకయిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది స్థాపించడం జరిగింది దాని తర్వాత ఆయన అప్పటినుంచి ఆ పార్టీని అలాగే కొనసాగిస్తూ వచ్చి రెండువేల పద్నాలుగులో సీఎం గారు ప్రయత్నించారు కాకపోతే అది విఫలమైంది అయినా ఆయన వెనక చూడకుండా అలాగే పార్టీని రన్ చేసుకుంటూ వచ్చి ఇప్పుడు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇప్పటివరకు పంతొమ్మిదిలో ఎలక్షన్ జరిగినప్పుడు జగన్ గారు అత్యంత మెజారిటీతో గెలవడం జరిగింది ఏకంగా నూట యాభై ఒక్క సీట్లు రావడం అనేది మామూలు విషయం కాదు కాదు నూట డెబ్భై సీట్లో నూట యాభై ఒక్క సీట్లు రావడం అనేది చాలా

ఆయన సపరేట్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని కొత్త పార్టీని రూపొందించి దానికి గుర్తుగా ఫ్యాన్ గుర్తని పెట్టి ఆయన పార్టీని కొనసాగించడం జరిగింది అలాగే మన ఇంకా చెప్పాలంటే పాత రోజులు అంటే ఈ రెండువేల పద్నాలుగు కానీ రెండు వేల పదో సంవత్సరం కాని అప్పుడు చూసుకుంటే కనుక తెలుగుదేశం పార్టీ అనేది మనకి మా ప్రాంతాన్ని పాలించిందని చాలా మంది చెప్తూ ఉంటారు అదెలా ఏర్పాటు అయిందంటే మన సీనియర్ రామారావు గారు ఉన్నారు కదండీ నందమూరి తారక రామారావు గారు ఆయన మొట్టమొదటిగా తెలుగుదేశం పార్టీని స్థాపించారు తెలుగువారి కోసమని తెలుగుదేశం పార్టీని స్థాపించడం జరిగింది అప్పటినుంచి ఆయన అలాగా మొట్టమొదటి సినీ నటుడు సీఎంగా కూడా చేశారు తెలుగుదేశం పార్టీ అధినేత సీనియర్ రామారావు గారు ఆయన చేసి చాలా మంచి పనులు కూడా చేశారా ఆయన పార్టీ గుర్తు ఏంటంటే సైకిలు ఆయన తర్వాత అలాగా తరతరాలు మారే కొద్దీ ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు సీఎం అభ్యర్థిగా ఉన్నారు ఈనా

ప్రజలకు ఏదో మంచి చేయాలని కొంతమంది ఉంటారు ఇంకొకరు ఎలాగైనా డబ్బు తెచ్చుకోవాలని ఇంకొంతమంది ఉంటారు అది ఏ పార్టీలో ఉంటారు ఏ పార్టీలో ఉండరు అనే దానికన్నా ప్రతి పార్టీలో ఉంటారని ఈ మధ్యన ఎక్కువగా నిరూపణ జరుగుతుంది ఈ పార్టీలో ఏర్పాటుకి మన రాష్ట్ర చరిత్ర కూడా ఎంతో ఉపయోగపడుతుంది ఎందుకంటే మన రాష్ట్రంలో మన తెలుగు రాష్ట్రంలో ఏ పూర్వం జరిగిన ఆధారాలు బట్టి ఇప్పుడు దాన్ని మెరుగుపరచడం జరుగుతుంది అంటే ఇప్పుడు చెప్పాలంటే ఆ చరిత్ర అంటే రాష్ట్ర చరిత్ర ఎలా ఉందుందంటే పోయినప్పుడు వారు ఏమన్నా అభివృద్ధి చేశారాన ఉన్నదా లేదా చూసుకోవడం దానిని కన్నా వీరింకా అభివృద్ధి చేయడం చేయడం ఇలాంటివన్నీ చేయడం జరుగుతుంది ఇప్పుడు ప్రస్తుతం రాయలసీమలో ఎలా ఉంది అలాగే సీమాంధ్రలో ఎలా ఉంది లేదంటే క కర్నూలు కడపలో అనంతపురంలో ఎలా ఉన్నాయి ఇలాంటివన్నీ వారు మన చరిత్రను ఆధారం చేసుకొనే తెలుసుకుంటారు ఆ తెలుసుకునే దానిని దాంట్లో ఇంకేమైనా మనం అభివృద్ధి చేయగలమా లేదా అనే దాన్ని వారు క్లుప్తంగా పరిశీలించి వారు కొంతమంది పెట్టుకుంటారు కదండి సీనియర్ నాయకులనో లేకపోతే ఆ అడ్వైజ్లు తీసుకుంటాకి కొంతమందిని ఎవరో ఒకరిని ఉంటారు కాబట్టి వారి ద్వారా వీరు సలహాలు సూచనలు అనేవి తీసుకుని ఎలా చేస్తే బాగుంటుంది అనేదాన్ని అంశాన్ని చే గుర్తు పెట్టుకొని వారు ముందుకు వెళ్ళడం జరుగుతుంది దీనికి మన రాష్ట్ర చరిత్ర అనేది ఎంతగానో ఉపయోగపడుతుందని నా అభిప్రాయం